మనం ఎప్పుడైనా ఏదైనా రుచికరమైన వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా అంటే చికెన్ చేసుకునేటప్పుడు అందులో చికెన్ మసాలా వేస్తే చికెన్ చాలా రుచికరంగా ఉంటుంది మన వేరే ఏదైనా ఆలు కర్రీ కానీ ఆలు కూర కానీ ఏదైనా బెండకాయ కూరగా దొండకాయ కూర ఏదైనా వేసుకునేటప్పుడు అందులో మసాలా అల్లం వేసుకుంటే చాలా రుచికరము రుచికరమైన వాసన సువాసన రుచికరంగా

రుచికరంగా వంటకం చేసుకొని తినాలి వాటిలలో కలిపేవి ఏమైనా ఆ మసాలాలలో రుచికరమైన మసాలాలు కలుపుకుంటే మంచిగా ఉంటుంది అమ్మ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఎంతో రుచికరంగా చేస్తారో అందులో ఏం కలుపుతారు ఏమో అని అనుకుంటాం కానీ వాటికి ప్రతి ఒక్క కూరకి ఏదో ఒక మసాలా ఉంటుంది చికెన్ మసాలాని చికెన్కి చికెన్ మసాలాని మటన్కి మటన్ మసాలాని మనం ఇళ్లలో చేసుకునే దొండకాయ బెండకాయ ఆలుగడ్డ ఈ ఈ కూరలలో మాత్రం మనకి మసాలా వేస్తారు అల్లం వేస్తారు వెల్లుల్లి వేస్తారు ఇవన్నీ వేసి ఒక రుచికరంగా చేస్తారు మనం ఏదైనా పచ్చడి పెట్టుకునేటప్పుడు ఆ పచ్చళ్లలో ఏవేవి కలుపుతారు ఏమేమి కలుపుతూ ఏమి రుచి వస్తుంది అని ఉంటుంది జీలకర్ర అల్లం మసాలా ఇంకా కారం ఉప్పు ఆ పచ్చడికి ఎంత తగ్గిన కారం ఎంత తగిన ఉప్పు ఇలా వేసుకుంటే మనకి రుచికరమైన వంట వస్తుంది రుచికరంగా చేసుకుంటాం ఎన్నో మసాలాలు ఉంటాయి ఈ వంటలలో ఎన్నో మసాలాలు ఉంటాయి ఇప్పుడు మనము మన ఇంట్లో మంచి ఉండట్లేదని బయటికి పోయి తింటాం వాళ్ళు ఏమి ఇస్తారు ఏ మసాలాలు వేస్తాం అని అనుకుంటాము కానీ వాళ్ళు వేసే మసాలాలు మటన్ మసాలాలలో మటన్ వేసుకుంటారు చికెన్లాలో చికెన్ వేసుకుంటారు ఇలా ఆ మసాలాలు వేస్తే రుచికరంగా వస్తుంది కొన్ని కొన్ని ఎలకలు ఎలక కాయలు అని బగారాలలో ఆకులు అని చెక్క అని ఇలా చాలా మసాలాలు ఉంటాయి అవి వేసుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది తినడానీకి కూడా చాలా మంచిగా ఉంటుంది ఇలా అవి ఆ మసాలాలు వేసుకుంటేనే

ఆరోజు చే ఆరోజు చేసుకునే ఆలు కర్రీ బెండ కర్రీ కాకరకాయ కర్రీ అంటూ ఇలాంటివి చాలా రకాల వంటకాలు ఉంటాయి ఆ వంటలలో ఏవేవి వేసుకుంటే ఎలా రుచి వస్తుందో అనేది కూడా అడిగి మనం చేసుకొని మంచిగా తినొచ్చు చాలా చాలా మసాలాలు ఉంటాయి ఆ మసాలాలు వేసుకొని తింటే రుచికరం వస్తుంది ప్రతి ఒక్కరు ఏ ఇళ్లలోనైనా చేసుకునేటప్పుడు పక్క అందులో

ఆ కౌస్ అనేది వెళ్ళిపోతుంది ఆ మసాలాలు అన్నీ వేస్తే ఆ స్మెల్ ఆ కౌసు అనే వాసన ఉండకుండా మంచి వాసన వస్తుంది అందుకే మసాలాలు వాడుతారు ఆ మసాలాలు వేస్తేనే మనకు ఒక రుచికరమైన ఒక ఒక రుచికరమైన వంట వస్తుంది తినడానికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ మసాలాలు వాడాలి మసాలాలు వాడితేనే మంచి రుచికరమైన కూరలు వస్తాయి మంచిగా తినగలుగుతాము